నేను ఎప్పుడైనా కూడా ఏదన్న తీసుకు వచ్చి ఇంట్లో చేసుకోని మన చేతులతో మనం శుభ్రంగా చేసుకొని తింటే మనకి ఒంటికి పడుతుంది అలాగే ఈ రోజులలో ఎక్కువమంది అలా చేయకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనీ మాస్టర్ చెఫ్లని రెస్టారెంట్స్ అని ఈ మండీలు అన్నీ వచ్చిన దగ్గరనుంచి వాటికి పరిమితం అయిపోయి కిచెన్ని దూరంగా ఉంచుకుంటున్నారు అలా కాకుండా అవన్నీ మనకు దొరుకుతాయి వాళ్ళు చేసే విధంగా మనము కూడా ఇంట్లో చేసుకుంటే ఇంకా శుభ్రంగా చేసుకోవచ్చు అంతేకానీ వాళ్ళు చేసే చెత్త చెత్తగా చేస్తే మనకి టేస్టీగా ఉందని మనం తినేసి మనం జబ్బుల బారి పడుతున్నాం సో అందుకని కాకుండా ఉత్తరాది వంటకాలు మనం చేసుకుంటు ఇంట్లోనే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటు వండుకుంటే మనం హెల్తీగా ఉంటాం మన పిల్లలు హెల్దీ హెల్దీగా ఉంటారు ఏ రోగం వాటికి పడకుండా హాస్పిటల్స్ పాలు అవ్వకుండా మనం హ్యాపీగా ఉండడానికి మన ఇంట్లోనే తెచ్చుకొని చేసుకోవడం అన్నది నాకు చాలా ఇష్టం